వంట చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని పదార్థాలు మనకి పడవు ఉదాహరణకి ఆహార పదార్థాల్లో ఎండ్రకాయలు తినడం వలన మాకు మా ఇంట్లోనే మా వారికి అలర్జీ వచ్చింది మా వారికి ఆయాసం ఉండింది అది తిన్న కారణంగా మాకు తెలియకుండానే అలర్జీ వచ్చి ప్రాణాయపా ప్రాణాపాయం అయిపోయింది నెక్స్ట్ తర్వాత ఇంకొన్ని పదార్థాలు తీసుకుంటే వంకాయ పడదు వంకాయ తిన్నదాని వల్ల చిన్న చిన్న గుల్లలు వస్తాయి శరీరం మీద అంతా ఇచ్చింగ్ ఉంటుంది బాగా నవ వస్తుంది ఆ గుల్లల వలన మా పాపకి నెక్స్ట్ తరవాత వచ్చేసి కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే కూడా గుల్లలు వస్తాయి ఇట్లా కొంత కొన్ని పదార్థాలు మనం తీసుకునేటప్పుడు మాకే ముఖ్యంగా ఈ విధంగా అలర్జీలు ఉన్నాయన్నమాట ఈ పదార్థాలు తిన్న తిన్నడం వల్ల ఈ విధంగా జరిగి జరుగుతు ఉన్నాయి మామూలుగా మిరప్పొడి ఉపయోగించినప్పుడు ఆర్చి మిరప్పొడి ఉపయోగించినప్పుడు నాకు తుమ్ములు వచ్చేస్తాయి అలర్జీ మిరప్పొడి ప్యాకెట్ మిరప్పొడి వలన మామూలుగా ఇంట్లో చేసుకొని మిరప్పొడి వాడుకున్న దానివల్ల నాకు ఏమి రాదు ఇది మిరప్పొడి వలన వస్తుంది తుమ్ములు ఇది నాకు అలర్జీ ఇట్లా ఉదాహరణకి ఈ విధంగా మూడు అలర్జీ ఉన్నాయన్నమాట వంట చేసేటప్పుడు